చెప్పండి సార్ చెప్పండి ఓకే సార్ ఓకే ఉన్నాయి సార్ వా నెక్స్ట్ మంత్ వన్ దాకా ఉన్నాయి సర్ వన్ లోపు జాయిన్ చెస్తే ఓకే సార్ ఓకే సార్ స్కూల్ ఫీజు ఆ టెన్ థౌసండ్ సార్ పదివేలు ఆ ఇప్పుడు ఇప్పుడు బస్ ఫెసిలిటీ ఉంది సార్ దానికి సపరేట్ సార్ సపరేట్ ఫీజు బస్ ఫీ బుక్స్ ఫీ డ్రస్సెస్ ఫీ అంటే ఆ మంత్లీ బస్కైతే సార్ సిక్స్ హండ్రెడ్ సార్ ఆ బుక్స్ ఫీజ్ అయితే థౌసండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఆ డ్రస్ ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ ఫోర్ నాలుగు జతలొస్తాయి అది సార్ ఆ మీరు ఏ క్లాస్ సార్ ఏ క్లాసు ఓకే సార్ ఓకే సెకండ్ క్లాస్ కి పదివేలు పదివేలు అంటే ఆ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ లోపు టెన్ థౌసండ్ సార్ ఫీజు ఆ అదే సార్ మీరు మీ ఎప్పుడొస్తారు సార్ ఆ స్కూల్ కి అడ్మిషన్ టైమ్ క్లోజ్ అయిపోయింది సార్ మళ్ళీ

స్కూల్ టైమింగు మార్నింగ్ ఎయిట్ టు ఈవెనింగ్ ఫోర్ సార్ కరెక్టు గా సెవెన్ థర్టీ కి వచ్చేయండి సార్ ఆ అది సార్ మీరు మీరు మరి రేపొస్తే మాట్లాడుకుందాం సార్ జాయిన్ చేయిస్తే అడ్మిషన్స్ మళ్ళీ క్లోస్ అయిపోతాయి సార్ అదే సార్ తొందరగా వస్తే మీరు తోందరగా వస్తే సార్ అయిపోతుంది ఓకే సార్ ఓకే